చిన్న వయసులోనే యోగా నేర్చుకోవడం వల్ల శరీరానికి మరియు మనసుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి స శారీరకంగా జట్టు తేలిక బలం సహనశక్తి పెరుగుతాయి యోగ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు మనసు కేంద్రీకరణ మరియు దైహిక మానసిక సమతుల్యతను సాధించడానికి యోగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతిదినం యోగా సాధన చెయ్యడం ద్వారా ఆత్మవిశ్వాసం మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు